హలో ఇస్మాయిల్ వెల్నెస్ సెంటరా అండి ఏవి నేను సిటీకి కొత్తగా వచ్చాను సో నేను స్పాకి వద్దామనుకుంటున్నాను సాటర్డే నాకు నేను ఇదే ఫస్ట్ టైం రావడము వెళ్లాలనుకుంటున్నది సో ఇమ్మీడియేటగా ఎక్సప్లయిన్ చేస్తారా

రేపు వస్తాము మాకు ఇదే మా వాట్సాప్ నెంబరు సో మీరు దీనికి లొకేషను అండ్ మీ డీటెయిల్స్ నోట్ చేసి మాకు పంపిచ్చారంటే మేము కాంటాక్ట్ చేస్తాం

సాటర్డేకి స్లాట్ బుక్ చేసేయండి ఎలెవన్ ఓ క్లాక్కి వస్తాను ఓకే ష్యుర్ వచ్చేస్తాను ఓకే థ్యాంక్యు